నమస్కారం అండి ఇలాగ రెండు వారాల క్రితం ఇలా మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పి మీ దగ్గర మూడు జతలు బట్టలు ఇచ్చాను అండి కుట్టించడానికి ఉందండి అది కాకపోతే మీరు రిసీప్ట్ మీద నిన్న డేట్ వేసి ఇచ్చారు నిన్న రమ్మని ఇచ్చారు నాకు నిన్న కొన్ని కుదరక ఈరోజు వచ్చాను అండి

కాదండి ఇదుగోండి కలరు పింకూనూ స్కై బ్లూ ఒకటి ఎల్లో కలర్ షర్టు మూడు ఈ మూడు షర్ట్లండి మూడు ప్యాంట్లు కొంచెం అవునండి కొంచెం అవునండి నేను మా ఫ్రెండు ఇచ్చాము

సరే అండి ఇప్పుడు రేట్ ఎంత పడుద్ది అండి మూడు జతలకి మరి మా ఫ్రెండ్ చెప్పాడని ఇక్కడికి వచ్చాము అండి కొంచెం ఏవన్నా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా ఇవే అండి ఇవే ఇవే ఓకసారి చూసి

ఇవేనండి ఇవేనండి ఈ మూడు జతలు నావేనండి కొంచెం రేట్ దగ్గర కొంచెం చూసి వేస్తే మరి ఏమన్నా డిస్కౌంట్

మళ్ళీ వస్తా ఉంటాము కదండీ అయిదు వందల కాడికి తీస్కోండి జతకి అంటే అంటే మా ఊళ్ళో కూడా ఉన్నారు చూడండి సరే అండి ఇంక అంతే అన్నమాటా మళ్ళీ మళ్ళీ మా ఫ్రెండ్స్ని కూడా మేము తీసుకొస్తూ ఉంటాము కదా చూసి వేశారు సరే అండి అయితే సరే అండి ఇదిగోండి తీసుకోండి ఓకే అండి ఉంటాను ఓకే వ ఓకే అండి వస్తూ ఉంటాం కదండీ మా వాళ్ళని కూడ తీసుకొస్తాంగా అదే సరే అండి సరే అండి